కిచెన్ వేర్లో ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్డర్ పెట్టాను ట్వంటీ ఫోర్ పీసెస్ ఆర్డర్ చేశాను వన్ లీటర్వి టెన్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి ఒక టెన్ పీసెస్ టూ లీటర్స్వి ఫోర్ పీసెస్ ఆర్డర్ చేశాను కానీ డెలివరీ అయిన తర్వాత నాకు ఫోర్ ఫోర్ పీసెస్ అనేవి మిస్ అయ్యాయి టూ కేజెస్ వి టూ యే రిసీవ్ అయ్యాయి ప్లస్ వన్ కేజెస్ వి ఎయిట్ యే రిసీవ్ అయ్యాయి సో నేను డెలివరీ అయిన తర్వాత కూడా నాకు ప్రొడక్ట్స్ బాగుంటే తీసుకుందాం అనుకున్నాను మిస్ అయినా కూడా కానీ ప్లాస్టిక్ అనేది చాలా పలసం పలసంగా ఉంది అంతే కాకుండా వాటి లిడ్స్ ఒకటికి ఒకటి సరిగ్గా సరిపోవట్లేదు కింద పడితే బాటిల్ అనేది ప్లాస్టిక్ కంటైనర్ అనేది పగిలిపోయేలా ఉంది